గేమింగ్ యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది ఎందుకంటే భవిషత్తులో గేమింగ్ హవానే బాగా నడుస్తుంది గేమింగ్ అంటే రెండు రకాలుగా ఉంటుంది మనం మొబైల్ పరంగా ఆడే గేమ్స్ కానీ ఇంకా మనం బయట ఆడే టెన్నీసు ఖోఖో క్రికెటు ఇలా చాలా రకాలు ఉంటాయి వి ఉదాహరణకి విరాట్ కోహ్లి ఏమి చదువుకోకపోయినా గేమింగ్లో తన సత్తాను చాటుతూ ఉన్నాడు అతను ఆడే క్రికెటు ప్రపంచ కప్పులను ఎన్నో గెలుస్తూనే ఉన్నాడు ఇలాగ భవిష్యత్తు అనేది గేమింగ్లో చాలా ఉపయోగపడుతుంది మనం ఎటువంటి చదువు చదవకపోయినా కాని మంచిగా గేమ్స్ ఆడి మంచి ప్రైజులు గెలుచుకుంటే గవర్నమెంట్ జాబ్స్ కూడా వస్తూ ఉంటాయి ఇలాగా మనకు చాలా విధాలుగా ఈ గేమ్స్ అనేవి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ గేమ్స్ ఆడటం వల్ల అందరికీ భవిష్యత్తు మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను